పిల్లలకి తెలుగు భాష ఎందుకు నేర్పియాలి అను ప్రశ్న వేసారు అండి కానీ పిల్లలకి తెలుగు భాష నేర్పించకపోతే నా భాష అంతరించుకుపోతుంది మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే తెలుగు భాష చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే పతీ ఒక్క దేశపు ఆ దేశపు దేశ భాషలు గానీ మన భారత దేశంలో ఉన్న రాష్ట్ర భాషలు కానీ పతీ ఒక్కటి తెలుగోడు మాట్లాడగలడు కానీ మన తెలుగు భాష అనేది ఎవరు గూడా మాట్లాడలేరు మాట్లాడలేరు రాయలేరు ఎందుకంటే

ఇంకో విషయం ఏందంటే మన భావితరాలకు మనం ఇప్పుడు నేర్పియకపోతే ప్రతీ ఒక్కళ్ళూ ఇంగ్లీష్ మీడియం అని పిల్లలకి పిల్లలకి తెలుగు అనేది మర్చిపోయే స్థానానికి వచ్చేసారు చానామంది పిల్లల వరికి మనం నేర్పించుకోకపోతే మన భాషని భవిష్యత్తులో మరి మన భావితరాల పిల్లలకి వాళ్ళు ఎవరు నేర్పించుకుంటారు పిల్లలకి చానా ముఖ్యం అండి మన భాష మన భాష అనేది మన పుస్తకాల్లో కూడా రాసుంటారు తెలుగు బాష తెలుగు చానా ప్రాముఖ్యమని కానీ మా పట్ల అయితే తెలుగు అంతరించిపోకుండా బిడ్డలకి నేర్పించుకోవాలని ఆలోచన నేర్పించుకుంటే వాళ్ళ బిడ్డలకు వాళ్ళు వాళ్ళ బిడ్డలకు వాళ్ళు తెలుగు అనేది మనకి ఇప్పటి నుంచి కాదు ఎన్ని వేల సంవత్సరాల నుంచో మనకి వస్తున్న ఆచారం సంస్కృతం సంస్కృతం నుంచి వెలువడింది తెలుగు కానీ ఈ తెలుగు పట్ల మన దేశం మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్న ప్రజలే పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చేర్పించటం వల్ల పిల్లలకి భావితరాల్లో తెలుగు అనేది మర్చిపోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా తెలుగు అనేది మన పెద్దవాళ్ళ కాడి నుంచి మనకి పునరావృతం అయ్యింది మనకి అందువల్లా తెలుగు అనేది ప్రతి ఒక్క పిల్లవాడికి నేర్పించాలి ప్రతి ఒక్క భావితరాలకి మనం నేర్పించవలసిన భాష ఎందుకంటే తెలుగు అన్ని భాషల కందు మనం తెలుగు చాలా మంచిదని చాలా మంది ప్రపంచమే చెప్పుకుంటుంది నా ఉద్దేశం అయితే తెలుగు మాత్రం ప్రతి ఒక్క పిల్లవాడికి నేర్పించాలని ఆలోచన